తాజా క్రీడల గురించి అంటే నార్మల్గా వే టూ ఆన్లైన్ న్యూస్ అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో తెలుసుకుంటాను లేకపోతే మార్నింగ్ చూడాలనుకుంటే గట్టా పేపర్లో చూస్తాను ఇంకా క్రికెట్ అంటే క్రిక్ బజ్ యాప్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి కొన్ని క్రీడలు ఉంటాయి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం దాన్ని నేను ఎప్పుడూ ఫాలో అవుతూనే ఉంటాను వరల్డ్ కప్పు కానీ నార్మల్ ఇంటర్నేషనల్ లీగ్ మ్యాచులు కానీ లేకపోతే టీ ట్వెంటీ టోర్నమెంట్స్ కానీ ఇట్లాంటివి అన్నీ నేను డైలీ ఫాలో అవుతాను కాబట్టి అట్లాంటివి వచ్చినప్పుడు క్రిక్ బజ్ యాప్ యూస్ చేస్తాను ఇక చెస్ విషయానికి వస్తే అస్ యుజ్వల్ యూట్యూబ్ లేదా పేపర్ లేదా వే టూ ఆన్లైన్ న్యూస్ కబడ్డీ కూడా అంతే పికేఎల్ కానీ ఏసియన్ గేమ్స్లో కానీ వచ్చినప్పుడు నార్మల్గా గూగుల్లో తెలుసుకుంటాను లేకపోతే వే టూ ఆన్లైన్ న్యూస్లో తెలుసుకుంటాను లేకపోతే మార్నింగ్ వచ్చినప్పుడు పేపర్లో తెలుసుకుంటాం ఎక్కువ ఇష్టమంటే క్రికెట్ అస్ యుజ్వల్ క్రికెటే చాలా తెలుసుకోవడానికి ఇప్పుడైతే చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వన్స్ అప్ ఆన్ ఎ టైమ్లో అయితే పేపర్ న్యూస్ పేపర్ ఈనాడు లైక్ సాక్షి ఆంధ్రజ్యోతి లైక్ దిస్